చెప్పండి అవునండి అవునా అండి ఏమి ఇంకా తగ్గించేది ఏమి లేదా అందులో ఈ మధ్యనే రంగులు వేయించిన భవనం అండి మాది ఆరు నెలలు కూడా పూర్తి అవ్వలేదు కొంచెం ఏమన్నా తగ్గిస్తారో ఏమో చూడండి చూడండి ఏమైనా తగ్గించ గలరు అంటే ఒక రెండు మూడు వేలు అన్నా తగ్గించుకోండి మీకు ఎక్కువ సమయం కూడా క పట్టదు మీరు ఎప్పుడు రావాలి మీరు ఎప్పుడు రావాలి అనుకుంటున్నారు అవునా అదే మీరు పండగ అయిన తర్వాత పనులు పెట్టుకుందాం అంటారా మీకు కుదురుతుందా సమయం అయితే ఈ రెండు వారలలో అయిపోద్ధి అంటారా ఓకే ఎంత మందిని ఎంతమందిని తీసుకురావాలి అనుకుంటున్నారు అవునండి చిన్నది అందుకే మీకు వర్కర్స్కి ఎక్కువగా అవునులేండి అందుకే తక్కువలో అయ్యేలాగ చూద్దాం అని అనుకుంటున్నాం అండి మీరు ఇరవై వేలు చెప్తున్నారు కొంచెం తక్కువ చేసి తీసుకోండి ఎక్కువ మంది కూడా మీకు పని ఉండదు కదా సరే రంగులు మీరే తెచ్చుకోండి మొత్తం కలిపి ఇరవై రెండు వేలు చేసుకోండి మీకు తగ్గుతుంది కదా మిగులుతుంది కదండి మిగిలిన రంగులు మీరు వాడుకోవచ్చు మిగిలిన రంగులు మీరు తీసుకుంటారు కదండి సరే అండి ఇప్పుడు మొత్తం ఎంత అని అంటున్నారు మీరు సరే మేము రంగులు తెచ్చుకుంటాం మీరు ఇరవై వేలకి కాయం చేసుకోండి రేపుటి నుంచి పని మొదలు పెడతారా సరే అండి రేపు రండి మాట్లాడుదాం అండి థ్యాంక్ యూ అండి